హలో చెప్పండి ఎవరు అవునండి పెయిటింగ్స్ ఉన్నాయండి అవును ఏ అవునండి ఉన్నాయండి టు హండ్రెడ్వి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్వి ఉన్నాయి మంచిగుంటాయి ఏ స్కూల్ అండి పాప అవును అవును ఉన్నాయండి

దాని దాని షైనింగ్ వచ్చి బార్డర్కి షైనింగ్ వచ్చేటివి కూడా మెరుపులు గానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్ని ఉన్నాయండి మన షాప్లో ఏ లేదు అట్లేం లేదు దేని దానికి సపరేట్ లేదు మ్యాడం దేనికి దానికి సపరేట్గుంటాయి మీరు ఆయిల్ కాదుగా నూనె పోసిన కూడా కాదు ఏ సపరేటు ఏం పర్లేదండి మంచిగుంటాయి ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి రండి తీసుకోండి

ఏదండీ ఏ కలర్ అన్ని టు హండ్రెడ్వి ఉన్నాయండి వన్ హండ్రెడ్వి ఉన్నాయ్ ఇక మీ ఇష్టం పైస కొద్దీ స్టోరీ ఉన్నాయా స్టోరీ బుక్స్ ఉన్నాయి మన గాంధీజీ సుభాష్ చంద్రబోస్ మన అల్లూరి సీతారామారాజు వీళ్ళవన్ని ఓకే అండి వీళ్ళ స్టోరీ బుక్స్ మన ఇవి కూడా ఉన్నాయి డిక్షనరీ అన్ని ఆల్ అవైలబుల్ ఓకే అండి ఓకే అండి తీసుకెళ్ళండి